ఇది మన సమాజంలో ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావిస్తుంది మతపరమైన ఆచారాలు మరియు వాటి వల్ల చిన్న వ్యాపారాలపై పడే ప్రభావం అలాగే వైదిక మత విశ్వాసాల ఆధారంగా ప్రతిరోజు చేసే అభ్యాసాలతో వాటికి సంబంధాన్ని నా ప్రాంతంలో మతపరమైన ఆచారాల వలన ప్రవా ప్రభావితమైతున్న చిన్న వ్యాపారాలు అన్ని మతాలలో కూడా కొన్ని రోజులు లేదా పర్వదినాల్లో ప్రత్యేకత ఆచారాలు పాటిస్తారు అవి ప్రత్యేకంగా లేదా పరోక్షంగా దానికి చిన్న వ్యాపారాలపై ప్రభావం చూపుతుంటాయి ఉదాహరణకి ఉపవాసాలు కొన్ని రోజుల్లో మాంసాహారం ఆల్కహాల్ వంటి పదార్థాలను వాడకూడదు అనే నిబంధనలు ఉంటాయి ఈ విధంగా మతాచారాల వల్ల కొన్ని చిన్న వ్యాపారాలు తాత్కాలికంగా నష్టాన్ని ఎదుర్కోవచ్చు కానీ కొన్ని సందర్భాల్లో అవే వ్యాపారాలకు కొన్ని అవకాశాలుగా కూడా మార్చవచ్చు నా మత విశ్వాసాల ఆధారంగా నిత్య అభ్యాసాల సహకారం నా విశ్వాసాల ప్రకారం ప్రతిరోజు నేను పాటించే కొన్ని మతపరమైన అభ్యాసాలు ప్రార్థన ధ్యానం మంచి ఆచరణలు అహింస సత్యనిష్ట మరియు శుభ్రత ఇవన్నీ నన్ను మానసికంగా స్థిరంగా ఉంచుతాయి ఈ నిత్య అభ్యాసాలు నా పని జీవితంలో కూడా నన్ను ఉత్తమంగా మారుస్తాయి క్లెయింట్లతో న్యాయం చేయడం వ్యాపారంలో ధర్మాన్ని పాటించడం మానవత విలువలను కొనసాగించడం వంటి వాటి ఇవి బలం ఇస్తాయి